మా ప్రాంతంలో అరటి పండు పండ్లు లాభం ఉంటుంది మందు వలన చాలా రకాలు ఉంటాయి వెలగ వెలగ పండుకి చాలా లాభం ఉంటుంది అందులో మేము యూరియా యూరియా అంతా వేస్తాము వేసిన తరువాత విత్తనాలు అంతా వేసి కిలో కిలో లెక్కలో అమ్ముతాము ఆ తరువాత కిలోకి ఒక ఒక ఒక గులకి నాలుగు రూపాయలు వస్తుంది నాలుగు వందలు వచ్చి యూరియా యూరియా అంతా వేస్తే బాగా పంటలు పండి మూడు మూడు నెలలకి బాగా పంటలు పండుతుంది మా ఏరియాలో మందు వలన మందు వలన ఈ కర్పూర వెలగ కాయ వెలగ పండ్లు అన్ని పంటలు బాగా ఉంటుంది వడ్లు వేస్తే వడ్లు బాగా పండుతుంది నీళ్ళు బాగా ఉంటుంది వర్షాలు పడింది అంటే లాభం ఉంటుంది వర్షాలు లేదంటే లాభం లేదు